నేను ఆన్లైన్లో స్మార్ట్వాచ్ ఆర్డర్ పెట్టాను అనుకున్న టైముకే వచ్చింది అనుకున్న డేట్నే డెలివరీ బాయ్ తీసుకొచ్చాడు దానికి మేము అనుకున్న కాస్ట్కంటే తక్కువలో వచ్చింది మంచి బ్రాండ్ వాచ్ తీసుకున్నాను